బ్రో ఎక్కడ అదే డెలివరీ బాయ్ విలేజ్కొచ్చినా అదే బ్రో మీది ఆర్డర్ పెట్టారు కదా మీరు అది ల్యాప్టాప్ పెట్టారు కదా ఆర్డరు మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు అండి అయితే ఏం కావాలి అంటే క్యాషాన్ డెలివరీ పెట్టారు కాబట్టి మీరు ఏం కాదు అన్నట్టు మళ్ళా వచ్చాంగా మీరు నే వచ్చే ముందే మీకు కాల్ చేస్తాం మీరు ఊరు మీ ఊర్లో ఉన్నారా ఎప్పుడొస్తారండీ మీరు ఇంకా టెన్ డేస్ అవుతుందా అయితే మరి ఆర్డర్ ఏమైనా క్యాన్సిల్ ఏమైనా చేస్తారా అండి అంటే మీరు ఆర్డర్ దాన్ని బట్టి చూస్తారు బ్రో అంటే ఆర్డర్ ఒకవేళ స్పెసిఫిక్గా ఒకవేళ మీకు ఈ రీజన్ అయితే కొంచెం టైం పడుతుంది బ్రో ఇప్పుడు ఈ రీజన్లో అంతా మీ రీజన్లో అంతా మేడ్చల్ కదా మీది మేడ్చల్లో అన్ని క్యాన్సల్ అవుతున్నాయ్ ఆర్డర్ ఈ మధ్య అవునా ఇప్పుడు మీరు చేంజు పెట్టుకోనండి మళ్ళా అంటే చేంజ్ ఉండాలండి అప్పుడు కూడా మొత్తం అన్ని డబ్బులు ఉండాలంటూ మళ్ళీ బుక్ చేసుకోవాలి ఇప్పుడు టెన్ డేస్ అంటున్న కదా టెన్ డేస్ పాలసీ మన దగ్గర ఉన్నట్టు ఇప్పుడు మీరు ఆన్లైన్లో బుక్ చేసింది కాబట్టి టైం పడుతుంది ఇక మళ్ళా బుక్ చేసి మళ్ళా ఒక వన్ వీక్ పడుతుంది అండి

అలా మొత్తం వన్ వీక్ అన్నా కొంచెం టైం పడుతుంది అన్నట్టు అందుకే మీరేం చేయాలంటే మీరు ఇప్పుడు ఏమైనా రాగలుగుతారా మేడ్చల్కి అవునా ఓకే అది మరి సేమ్ చు ఇవా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇచ్చి పోవాలా మీరు డబ్బులు పంపిస్తారా మరి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు కదా మీరు చెయ్యొచ్చు క మళ్ళా మీరు చూసుకోవాలి అన్నీ

అది అప్పుడప్పుడు కొన్ని డ డెలివరీస్ మాకు తక్కువ ఉంటాయి అసలే వస్తామండీ సరే అండి మీకు మళ్ళా కొత్త ఆర్డర్ పెట్టుకోండి ఇక సరే అండి ఇక వస్తా వస్తాయి సరే అండి అంటే కాల్ మళ్ళా పెట్టానండి మేడ్చల్ లొకేషన్ పెట్టండి అప్పుడు మళ్ళా వస్తా సరేనండి సరేనండి సరే